నమస్కారం అన్నా నా పేరు దిలీప్ సాయి నేను మీ రెస్టారెంట్ లేదా మీ దుకాణం వద్ద ఆర్డర్ పెట్టిన వస్తువు చికెన్ బిర్యానీ అయితే మీరు నాకు ఎగ్ బిర్యానీ అందచేయడం జరిగింది ఈ విషయాన్ని మేము ఆర్డర్ మా ఇంటి వద్దకు వచ్చినప్పుడు మేము ఆ ఆర్డర్ని తెరిచి చూడగా మాకు కళ్ళు చెమర్చేలాగా కళ్ళు చెదిరేలాగా కనిపించిన విషయమే ఇది ఇటువంటి సందర్భమున కడుపు ఖాళీ ఆకలితో అలమటిస్తున్న వారు ఎవరైనా ఇటువంటి

ఎగ్ బిర్యానీని తినగలరా నేను మీకు ఆన్లైన్ పేమెంట్ ద్వారా పంపిన మొత్తము మరియు నాకు వచ్చిన ఈ ఎగ్ బిర్యానీ తాలూకా మొత్తము రెండు వేరువేరుగా ఉన్నవి మరియు నేను ఒకటి అడగగా నాకు ఇంకొకటి రావడంతో ఈ సంక్లిష్ట పరిస్థితిని నేను ఏ విధముగా అర్థం చేసుకోలేకపోతున్నాను ఇటువంటి తప్పును మీరు గుర్తించి నాకు నా ఆర్డర్ని సరైన పద్ధతిలో తిరిగి మళ్ళీ ఇస్తారని భావిస్తున్నాను లే లేనిచో దానికి తగ్గట్టు నివారణని మీ స్విగ్గి వాళ్ళే ఏదైనా చేసి నాకు తిరిగి ఇవ్వవలెనని కోరుతున్నాను దీనికి సంబంధించిన ఆధారాలు మరియు వివరాలు అన్ని నేను మీ వాట్సాప్ ఎకౌంట్లో పంపడం జరిగింది దయచేసి మీరు వాటిని గుర్తించి చూస్తారని భావిస్తున్నాను